హలో ఓలా క్యాబ్సా నా పేరు మనీషా నేను మీ క్యాబ్ని బుక్ బుక్ చేసుకొని ఒక అర్ధగంట అవుతుందండి ఇప్పటివరకు తను మీ డ్రైవర్ ఓలా క్యాబ్స్ డ్రైవర్ నేను ఎవరినయితే బుక్ చేసుకున్నానో ఆ డ్రైవర్ ఇప్పటివరకు నా నేనున్న లొకేషన్కి కూడా రాలేదు నాకు ఇక్కడ ఆఫీస్ టైమ్ అయిపోతుంది మీ వల్ల నాకు టైమ్ టైమ్ వెస్ట్ అండ్ నా ఆఫీస్కి లేట్ అవుతుంది ఇప్ ఈ హాఫ్నవర్ నుంచి అట్లీస్ట్ నేను కాల్ చేస్తుంటే కూడా తను రెస్పాండ్ అవ్వటం లేదండి కనీసం కాల్ లిఫ్ట్ చేసి కూడా మాట్లాడటం లేదు ఏమనంటున్నాడు నేను నేనున్న లొకేషన్కి రాలేను అనంటున్నాడు నేను బుక్ చేసుకునేటప్పుడే తను క్యా రైడ్ క్యాన్సెల్ చేస్తే అయిపోతుంది కదా నాకూ టైమ్ వేస్ట్ ఉండదు కదా ఇప్పటికీ హాఫ్నవర్ నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ రోడ్ మీద అందరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అండి నాకు ఈరోజు మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లేట్ అవుతుందండి తను రాను అంటే నేను వేరే క్యాబ్ అయినా బుక్ చేసుకునేవాడ్ని బట్ ఇప్పటివరకు తను అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు మీ మేనేజ్మెంట్కి చెప్తున్నాను అతను ఎవరో కాని ఆ క్యాబ్ అతను నాకు రెస్పాన్స్ ఇవ్వమని చెప్పండి అట్లీస్ట్ నా రే రైడ్ అయినా క్యాన్సిల్ చెయ్యండి ఈ ఓలా క్యాబ్స్ నేను ఎప్పట్నుంచో ట్రావెల్ చేస్తున్నానండి నా కంపెనీ స్టార్ అయినా దగ్గర నుంచి నేను ఓలా క్యాబ్స్లోనే వెళ్తున్నాను ఎప్పుడూ నాకిలాంటి సిచ్చువేషన్ అయితే ఎదురవ్వలేదు ఫస్ట్ టైమ్ ఇలాంటి సిచ్చువేషన్ ఎదు ఎదురయ్యింది నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను ఈ క్యాబ్స్ మీద బట్ ఆ నమ్మకాన్ని అంతా తీసేసింది అండి ఎప్పుడు నేను ఆఫీస్కి ఎప్పుడు లేట్గా వెళ్ళలేదు ఇది మీవల్ల ఈ సారి లేట్ అయ్యింది నా ట్రిప్ని దయచేసి రద్దు చేసుకోవాలి నా ట్రిప్ని రద్దు చేయండి ఈ సిచ్చువేషన్ వల్ల నేను